హలో చెప్పండి

నామినీ మీరేనా అండి సరే అండి అలాగైతే మీది మీ అకౌంట్ నంబరు మీది ఆధారు కాపీ మీది మీ యొక్క ర్యాషన్ కార్డు కంపల్సరీ మీ ఫాదరు మీరు అందులో ఉండాలి అవి తీసుకుంటే మేము వస్తామండి మేమొచ్చి అహా లేదండి మేం వస్తాం అండి మేమే మేమే వస్తామండి డాక్యుమెంట్సా అండి ఆధార్ అండి ఆధార్ జిరాక్స్లు టు అండి

ఇన్సూరెన్స్ కాపీ ఒకటి ర్యాషన్ కార్డ్ ఒకటండి కలర్ జిరాక్స్ కావాలండి కలర్ జిరాక్స్లు కావాలి మేము వస్తామండి రేపు వస్తామండీ మేము రేపు వచ్చి క్లెయిమ్ చేశాక మీకు ఇప్పుడు అందరికి లేదండి అది అదేంటంటే కొంతమందికి మాత్రమే ఉన్నదండి అదేంటంటే ఎక్కువ పెద్ద పెద్ద ప్రీం ప్రీమియమ్స్ తీసుకుంటారు కదండీ వాళ్ళకి మాత్రమేనండి అది నార్మల్ క్లెయిమ్ మీద చేసేస్తారండి మీరు మేము క్లెయిమ్ అప్లై చేసిన తర్వాత ఒకా వెంటనే ఒక త్రీ ఫోర్ డేస్కె వచ్చేస్తాయండి అంటే ఇది వచ్చేస్తుందండి అంటే మీది ఫుల్ అమౌంట్ రాదండి సగం వస్తుందండీ మిగతాది త్రీ మంత్స్లో వస్తుందండి ఏంటండీ మీకు అందుకనే ఫుల్ అమౌంట్ మొత్తం డబ్బులు మొత్తం కాదండి మీకు కొంత ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ మీకు ముందు టూ టు త్రీ డేస్లో పడుతుందండీ మిగతా రెమైనింగ్ అమౌంటు లేదండి లేదండి మొత్తం మీకు మీకు అక్కడా మీరు ఎంత ప్ర ఎంత ప్రీమియం పాలసీ అయితే తీసుకున్నారో అంత పడిపోతుందండి డిడక్షన్స్ ఏమి ఉండవండి డిడక్షన్స్ అన్నీ ఆల్రెడీ కంపెనీ అల్రెడీ డిడక్షన్స్ కంపెనీ అకౌంట్స్లో నుంచి తగ్గుతుందండి మీకు డిడక్షన్స్ ఏమి ఉండవండి మేం వస్తామండి మేం వచ్చి మీకు క్లెయిమ్ చేస్తామండి ధన్యవాదాలు